మా కుటుంబంలోని తరతరాలుగాని సున్నుండలు చేస్తారండి సున్నుండలు మాత్రం చాలా బాగుంటాయి బెల్లం నేతి సున్నుండలు అంటే ఈ రోజుల్లో అయితే మిషన్లు గట్టా వస్తున్నాయి మనకి పప్పు దినుసులు వేపుకొని మిషన్లో ఆడించుకొని సున్నుండలు చేసుకోవడం కానీ అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ కూడా ఎలా చేసేవారంటే ఆ మినుములు తెచ్చుకొని వేపి అదంతా చెరిగి మళ్ళీని తిరగల్లో వేసి తిప్పి మొత్తమంతా అది పౌడర్ అయిన తర్వాత జల్లించి జల్లించిన తర్వాత బెల్లం కోరి అందులో నలిపి మొత్తమంతా పిండి బెల్లం అంతా మిక్స్ అయిన తర్వాత అందులో నెయ్యి వేసి సున్నుండ్లు పెద్ద పెద్ద సున్నుండ్లు చేసేవారు అలాగే సేమ్ మా అమ్మ వాళ్ళ అమ్మ అలాగే చేసేది మా అమ్మమ్మ అదే చేస్తుంది అనమాట మాకు ఇప్పటికి ఎప్పుడైనా సున్నుండలు కావాలి అమ్మమ్మ అంటే బయట గట్టా మా అమ్మమ్మ షాపుల నుంచి తెప్పించదు ఇంట్లోనే తన సొంతంగా తయారు చేస్తుంది అనమాట మిషన్లో గట్ట ఆడించకుండా తనే మినుములు తీసుకొచ్చి చెరుగుకొని వేపుకొని మాకోసం మొత్తం తిరగల్లో తిప్పి పౌడర్ చేసి మొత్తం నెయ్యి గట్ట ఎక్కువగా వేసి గేదె నెయ్యి వేస్తారు గేదె నెయ్యి ఎక్కువగా వేసి ఉండలు చేసి పెద్ద పెద్దవి అవి ఎక్కువగా పంపుతుంది ఇది ఈ వంట అనేది పాతవాళ్లు చాలా బాగా చేసేవారు వంటలు అందులో సున్నుండలు అనేవి హైలెట్ అనమాట ఈ సున్నుండలు అంటే ఇష్టపడని వ్యక్తులు ఎవ్వరు ఉండరు ఇందులో స్పెషల్ ఏంటంటే కు మాకు ఇది ఎక్కువ పండుగ టైంలో చేస్తారు ఇంకా పెళ్లిళ్ల టైంలో చేస్తారు అంటే పెళ్లైనప్పుడు కొత్త అల్లుడు వస్తారు కొత్తల్లుడు వచ్చినప్పుడు సున్నుండలు పెట్టడం అనేది ఒక ఆచారం అనమాట అంటే కొత్తల్లుడు వచ్చాడు సున్నుండలు పెట్టాలి బెల్లం సున్నుండలు అని చెప్పి కొత్త అల్లుడు వచ్చినప్పుడు సున్నుండలు చేస్తారు ఎక్కువగా సున్నుండలు చేసి కొత్తళ్లడుకి పెడతారనమాట అంటే ఆ సున్నుండలు ఆ నెయ్యి వేసి చేయడం వల్ల ఆ సున్నుండలు గట్ట చాలా బాగుంటుంది ఇది తరతరాలుగా మా ఇంట్లో చేస్తున్నారు ఈ సున్నుండలు మా మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ చేసింది వాళ్ళ అమ్మ చేసింది మా అమ్మమ్మ చేసింది ఇప్పుడు ప్రెసెంట్ మా అమ్మ చేస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ జెనరేషన్ వచ్చి నేను కూడా అలాగే సున్నుండలు చేసుకోవాలనమాట ఇది మాకు తరతరాలుగా వస్తుంది సున్నుండలు అనేది మా ఇంట్లో